మా ప్రాంతంలో వాతావరణం వాతావరణ మార్పులు అంటే అంతగా ఏం లేవు కానీ వరదలు అంటే మా విలేజ్ ప్రక్కన ఒక ఊరు ఉంది దాని పేరు సుందరశాల అక్కడ ఓ బ్యారేజ్ ఉంది ప్రతీ వర్షాకాలం వరదలు వస్తాయి మన పంటచేన్లు ముంచేస్తాయి మళ్ళీ సాగు చేసి పంట వేద్దాము అన్నా వీళ్ళు లేకుండా ముంచేస్తాయి దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది దాని గురించి గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవడంలేదు ఇంకా గవర్నమెంట్ చేయకపోయినా దాన్ని ఎవడు పట్టించుకోవడంలేదు

దాన్ని ఏం చేయాలో తెలుస్తలేదు ఎప్పటికీ వరద వస్తుంది అక్కడ ఆ ప్రాం ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి మా ఊరు దగ్గర పడుకుంటారు వాళ్ళు ఆ వరద వరదలు వచ్చినపుడు మా ఊరికి వచ్చి మా స్కూల్ దగ్గర మా స్కూల్లో పడుకుంటారు వాళ్ళకు ఫుడ్డు గిడ్డు అన్నీ ప్రొవైడ్ చేస్తారు దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు అది మా ఊరు ప్రక్కన ఏం కాదు ఒకటి అనే కాదు మా ఊరు ప్రక్కన చాలా చాలా ప్రాంతంలో అలానే ఉంటుంది చాలా వరదలు వస్తాయి ఈ వర్షాకాలం ఈ పంట పొలాలు ప్రత్తి చేనులు అన్నీ మునిగిపోతాయి ఎకరాలు ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎకర అండ్ వంద ఎకరాల పైనే మునుగుతాయి చాలా చాలా నష్టపోతారు రైతులు వరదలు కరువు దాని వల్లనే బాగా ఏర్పడింది ఆ వరదలు ఎలా ఆపుతారు మరి ఏదైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా లేదా బ్యారేజ్ దగ్గర ఏదైనా చేసారా లేదా తెలియదు మనకు ఇంకా అలా మా మా మా ఫ్రంట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ చేన్లు అయితే చాలా మునిగిపోయాయి ఒకప్పుడు చెయ్ చేన్లు మందు గిందు అన్ని వేసినాక ఇంకో నాలుగు రోజులు అయితే పంట చేతికస్తదనంగా మునిగిపోయింది వాడు ఏం చేయాలో తెలియదు వాళ్ళకు చాలా మంది ఆలా చాలా మంది సూసైడ్ ఇంకా చేసుకుంటున్నారు పంట మునిగిపోతే అది అలాగే మన వేసవి వేసవికాలం తుఫాన్ వేసవికాలం తుఫాను అంటే ఇప్పుడు అంత ఏం లేదు ఆ శీతాకాలం తుఫాను అంటే ఇప్పుడు అంతగానం ఏం లేదు నార్మల్ గానే ఉంది దాని గురించి అంటే ఏమో చూడాలి మా ఊళ్ళో ఎన్నడూ రాలేదు